ఇది కార్ క్లీనింగ్ సర్వీస్ అండి మాది ఓహ్ ఇది మా దగ్గర స్పెషలైజ్డ్ టెక్నీషియన్స్ ఉంటారు బాల కాగా ఏది అవుతుంది అంటే మా యాక్చువల్గా మా చిన్నప్పటి నుంచి ట్రావెల్సు మా ఆవిడ బాగా చిన్నప్పటి నుంచి నడిపించుతున్నది అ అట్లా అట్ల అట్లా నాకూ కూడా బాగా అలవాటైయింది ఇక అలానే చెప్పను చెప్పి ఇంక ఇలా పెట్టాను షాపు ధన్య డబ్బులు అయిపోతాయి అంటే మరి కార్ నీట్గా ఉండాలంటే డబ్బులు కారు పల్లకి రూటు కొంటకండి సర్వీసింగ్ పోతే రేండొందలు పెట్టి చేయిపిస్తారుగా అ మరి ఇంటికాడ అంటే ఐదొందలు కొటి ఉండండి హోమ్ డెలివెరి ఇచ్చేస్తానండి అలా ఆన్లైన్లో డిస్కౌంట్ ఇంక నాలుగొందల తొంభై తొమ్మిది రూపాయలండి మీ కోసం మాత్రమే ఇంక ఇక మీకోసం ఫోర్ నైన్టీ ఎయిట్ రూపీస్ నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలు మాత్రమే అంటే మీరు ఎక్కడ ఉంటారండీ అది మెటుగా ఉంటది కదా కేబీఎచ్ మెటుగా అక్కడ ఎక్కి చేస్తారా అండి మేము ఓకే ఓకే రైట్ అండి కాల్ చేయండి నెంబర్కి బాయ్